హలో ఫుట్బాల్ కోచా అండి మాట్లాడేది ఇతేందర్ సార్ ఇప్పుడు నేను ఇట్లా ఫుట్బాల్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను మీరు అవును సార్ అవును సార్ ఇట్లా బోలికొండ బోలికొండలో ఉంటాము అవును

ఓకే ఓకే అంటే స్టూడెంట్ స్టూడెంటే అండి సెకండ్ ఇయర్ బీటెక్ ఓకే త్రీ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ ఏమైనా త్రీ టు ఫైవ్ ఓకే అండి త్రీ టు ఫైవ్ అంటే ఈవెనింగ్ మార్నింగ్ కాలేజ్కు వెళతాను నేను త్రీ టు ఆ ఆడినాము అండి ఇట్లా ఇంటర్లో ఆడింది ఇంటర్లో స్టేటు స్టేట్కు ఆడిన

ఓకే ఓకే ఓకే అంటే బీఫ్ ప్రైస్ ఎంత ఉంది అండి ఓకే అంటే ఓకే ఓకే ఓక్

అంటే ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అండి ఇంతకు ముందుకు ఏమైనా అంటే మీరు ఎవరికైనా ఎక్కువ నేర్పించారా ఇట్లా

ఓకే ఓకే ఓకే ఓకే సరే